చెప్పండి అండి ఎవరు కావాలండి అదే తొమ్మిదో నంబరు కౌంటరు కి వెళ్ళండి అక్కడ మీకు ఓపెను చేస్తారు మీరు అప్లికేషను ఫాము ఫిల్ చేశారండి ఆహా అవునండి మీరు ఇంతకముందు ఎక్కడన్నా బ్యాంకు లో అకౌంటు ఉన్నదండి ఇదే మొదటిసారా అండి అవునండి మీకు అప్లికేషను ఫాము ఒకటి ఇస్తారండి అది ఫిల్ చేసేసింది దానికి మీరు ఫిల్ చేసేసి వస్తే మీకు బ్యాంకు బుక్కు ఒకటి ఇస్తామండి ముందు ఫాము ఫిల్ చేసి రెండు అది ఇంగ్లీషులోనే చేయాలండి అది ఎవరైనా ఒకరు రాస్తారులెండి వచ్చినోళ్లతో ఎవరో ఒకరితో రాయించుకొచ్చు దానితో పాటు ఒక రెండు ఫోటోలు పాసు పోర్టు సైజు ఫోటోలండీ ఆధార్ కార్డ్ జిరాక్సు రేషన్ జిరాక్సు ఆ రెండు కూడా తెచ్చుకోవాలండి అవునండి అవి తెచ్చుకుని ఒక ఐదు తొమ్మిదో నంబరు కౌంటరు కి వెళ్తే అక్కడ ఇస్తే మీరు వెంటనే చేసి ఇచ్చేస్తారండి మీకు మీకు అయిపోగానే మీరు అక్కడనుంచి ఇంకో కౌంటరుకి వెళ్లాల్సివస్తది అక్కడికి వెళ్లాక మీకు అక్కడ బుక్కు ఇస్తారు మీరు ఐదు వందలు కట్టాలండి మీ ఐదు వందలు కూడాను ఏంటంటే బుక్కు కి ఏం పడవు గాని మీ ఐదు వందలు కూడా అకౌంటు లో పడిపోతాయి అండి మీకు మీకు ఏటీఎం కార్డు ఏమన్నా కావాలా కావాలండి మీరు ఇది బుక్కు చెస్ మీకు అకౌంటు వచ్చేసాక మళ్ళి ఇంకో అప్లికేషను తీసుకుని ఏటీఎం కార్డు అప్లై చేసుకుంటే అది మీకు ఇంటికి వస్తుంది అండి కోరియరు వస్తుంది అండి అదే కార్డు వచ్చాక చేయడానికి ఉంటదండి అదే అవునండి ముందు అకౌంటు ఓపెను అవునండి అంతేనండి సరే సరేనండి